నాకు డ్రాయింగ్ అంటే చాల ఇష్టం అందులో నేను చిన్నపుడు ఇల్లు బొమ్మలు ఎక్కువ ఏసేదాన్ని అలాగే ఇంకోటి ఏంటంటే ఎక్కువ వ్యూస్ ఉన్న చోటుకెళ్ళి కుర్చోని ఆ వ్యూని డ్రా చేయడం కానీ లేదా నేను రివర్ దగ్గరకెళ్ళి కుర్చోని ఆ రివర్ ఎలా ఉంది అక్కడ ఉన్నది డ్రా చేయడం కానీ లేదా మౌంటైన్స్ దగ్గరకి వెళ్ళీ కాని అలాగా డ్రా చేయడం నాకు ఇష్టం అలాంటి చోట్లకెళ్ళీ డ్రా చేయడం నాకు చాలా ఇష్టం అలాగే నాకు ఇంతకముందు ఏంటంటే డోరామాను మీకీ మౌస్ ఇలాంటి బొమ్మలు వేయడం లేదా షిన్చాను ఇలా కార్టూన్స్ గీయడం కుడా నాకు చాలా అంటే చాలా ఇష్టం అందుట్లో ఎక్కువ ఇష్టమైన నాకు ఇష్టమయిన కార్టూన్ కూడా షిన్చాను ఆ షిన్చాను గీయడం అంటే ఇంకా ఇష్టం నేను చిన్నపుడు ఎక్కువ గీసింది ఈ బొమ్మలు నాకు ఇష్టమైన బొమ్మలు కూడా ఇవే ఇలా ఈ బొమ్మలు గీయడం అంటే నాకు చాలా ఇష్టం